యుపిఐపి భీం వంటి యూపీఐ యాప్ ప్లాట్ఫామ్లు సగటు ఒకటి పాయింట్ రెండు రెండు బిలియన్ల లావాదేవీలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఐదు సంవత్సరాల క్రితం పోలిస్తే ఇది ఇప్పుడు ఐదు వందల యాభై శాతం పెరిగింది రెండు వందల రెండు వేల పదహారు పదిహేడులో ఒక వెయ్యి నాలుగు కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి ఈ సంఖ్య రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో

చూడాలి ఇంకా బొటన వేలుతో బ్యాంక్ అకౌంట్లు మళ్ళ బయో టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లు ప్రపంచంలో కొత్త విషయం ఏం కాదు స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లను ఫింగర్ ప్రింట్ ద్వారా అన్లాక్ చేయడం ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం చెల్లింపు ప్రపంచంలో ఉపయోగిస్తున్నారు బయోమెట్రిక్ వాడటంతో రెండు విషయాలు జరుగుతాయి మొదట మీరు పిన్ నెంబర్ గుంతుకు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు రెండవది మోసం చేయడం ద్వారా మరి ఎవ్వరు చెల్లింపులు చేయలేరు వాయిస్ రికగ్నిషన్ మనకు వాయిస్ అస్సిటంట్ గురించి తెలిసిందే ఎక్కువగా గూగుల్లో హాయ్ గూగుల్ అని అనడం ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అదే విధంగా అలక్సాలో వాయిస్తో ప్రశ్నలు అడిగి ఫన్నీ సమాధానాలు రాబడుతున్నారు సరిగ్గా ఇటువంటి వాయిస్ అసిస్టెంట్ ఇప్పుడు పేమెంట్ విభాగంలోకి కూడా రాబోతున్నాయి ఒకరి గొంతులో ఒక ప్రత్యేక గుణం ఉంటుంది చెల్లింపు ప్రపంచంలో ఈ న్యాణ్యత ప్రత్యేకతను ఉపయోగించుకోవడం తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతదేశంలో వాయిస్ చెల్లింపులు ఇప్పటికీ సుధూరుకాల ఇది యుఎస్ఏలో పనిచేస్తుంది అయితే దీనితో అతిపెద్ద సవాళ్లు భద్రత అలాగే గోప్యత ఇంకా ముఖంలో మాయాజాలం అంటే మనం ముఖాన్ని బట్టి అది అన్లాక్ అవడం అలా జరుగుతున్నాయి ఇప్పటికే ఇప్పటివరకు అన్ని ఆర్థిక సాంకేతికలో స్మార్ట్ ఫోన్ చుట్టూ కొత్తదనం చుట్టూ వస్తున్నాయి అయితే మొబైల్ ఫోన్ అవసరం లేని విధంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ రూపొందించారు నగదు కత్ కార్లు మొబైల్ అన్ని ఇబ్బందులు ముగుస్తాయి చైనాలో ఈ చెల్లింపు పద్ధతిని అనుసరించింది ఇందులో కస్టమర్ యంత్రం ముందు నిలబడేలా చేస్తారు ఆ యంత్రం కెమెరాకు అనుబం అనుసంధానమై ఉంటుంది ఇంకా భారతదేశంలో టాటా ఇంపోర్ట్ చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ వీసా మాస్టర్ కార్డ్ ఎంపీసీఐలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జరిగింది ఈ టెక్నాలజీ చాలా షాపింగ్ స్టోర్లలో కూడా ఉపయోగిస్తున్నారు చాలా చోట్ల చెల్లింపుల వ్యవస్థ అవసరమైన అప్గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుంది అదృశ్య చెల్లింపులు మ్యాజిక్ ద్వారా చేయబడతాయి డిజిటల్ చెల్లింపు సాంకేతికత కంటే ఒక అడుగు ముందు కనిపించి చెల్లింపు దీనిలో వస్తువులు లేదా సేవలకు తక్షణ చెల్లింపు చేయవలసిన అవసరం లేదు